మధ్యాహ్నము కూరగాయలతో అన్నం భోజనం ఉంటుంది చారు పప్పు చారు పెరుగు రోటి పచ్చడి అలాంటివి చేసుకుంటూ ఉంటాము రాత్రి అయిందంటే చారు చపాతీలు కూరగాయలు అలాంటివి ఉంటాయి చపాతితో పప్పుతో తినేస్తాము నైటు కొంచెం తొందరగా కావాలని ఆకుకూరలు తొందరాగా ఇప్పుడు చారు చేసుకుంటాము అలాంటివి రాత్రి అయిందంటే అవి చేసుకుంటూ ఉంటాము